నేను ప్రయత్నించిన వంటకాల్లో నాకు అత్యంత సవాలుగా మారిన వంటకం బిర్యాని బిర్యాని తయారు చేసుకునే విధానం ఒక కుండా లేదా కుక్కర్లో రెండు నుండి రెండున్నర్ర లీటర్ల నుండి నీటిని మరిగించండి బే ఆకు మరియు సాయి జీరా జోడించండి మీరు దాల్చిన చెక్క లవంగాలు మరియు యాలకులను కూడా ఉపయోగించవచ్చు అన్నంలో మసాలాలు ఘాటు వేయడానికి ఇష్టపడి ఇష్టపడకపోతే వీటిని మస్లీన్ క్లాత్లో కట్టి కుండలో కూడా వేయవచ్చు ఇంతలో మూడు టేబుల్ స్పూన్లు వేడి చేయండి ఉల్లిపాయలు ప్రత్యేకమైన మరియు ప్రామాణికమైన రుచిని అందిస్తాయి కాబట్టి వీటిని దా దాట వేయవద్దు అవి ముందు ముందుర గోధుమ రంగులోకి మారినప్పుడు ఈ వేయించిన ఉల్లిపాయల్లో ఒకటి పాయింట్ నాలుగు భాగాన్ని పక్కన పెట్టండి నీరు మరిగేటప్పుడు ఉప్పు మరియు వడకట్టిన అన్నం వేసి ఆల్దింటే లేదా తొంభై శాతం అయ్యేవరకు ఉడికించాలి అన్నం ఉడుకుతున్నప్పుడు చికెన్ రెడీ చేద్దాం మిగిలిన ఉల్లిపాయలు ఒక చిన్న బే ఆకు స్టార్ సోంపు ఆఫ్ స్పూన్ సాహిజీరా మూడు యాలకులు నాలుగు లవంగాలు జోడించండి టేబుల్స్ ఒక టేబుల్ స్పూన్ జోడించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మీడియం మంట మీద వేయించాలి చికెన్ జోడించాలి చికెన్ తెల్లగా మారేవరకు రెండు నుండి మూడు నిమిషాలు వేయించాలి ఉప్పు చల్లుకోవాలి బిర్యానీ మసాలా ఎర్ర మిరపపొడి పసుపు మిగిలిన మసాలాలను జోడించాలి అన్నిటినీ బాగా కలిపి చివరిగా పెరుగు కొంచెం వేసుకోవాలి